నమస్తే చెప్పండి వేయించానండి మాదే అది సార్ మా దగ్గర అన్నిక్వర్టర్లు మీకేం బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఉన్నాయి సార్ మా దగ్గర ఎంత వన్ వన్ సిక్స్టీ సార్ వన్ ఎయిటీ సార్ రాయల్ స్టాగ్ ఫుల్ అంత అయితే ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది సార్ మా దగ్గర మాన్షన్ హౌస్ ఫుల్ అయితే రెండు నలభై పడుతుంది సార్ మేము పెంచటమేం ఉండదండి అంటే వైయిన్స్ కాంట్రాక్ట్ పాడుకోవడంమా పైనుంచి వచ్చినదాంట్లోంచి మేము కొంచెం తీసుకుని మేము అమ్ముతాం అంతే ఇంక మా ఇష్టం ఏమి ఉండదు అది మీ అది మీ ఇష్టం సార్ మీరు కొనుక్కుని తాగితేే తాగలి లేకపోతేే మానేయడి మా రేట్లంతే ఉంటాయి నేను చేసిందేం లేదు సార్ పైనుంచి మేము కాంట్రాక్టులు పాడుకోవడము అంతే మీకు ఇష్టమైతే తాగండి లేదంటే మానేయండి సరే చేసుకో పోయి ఎవరికీ చేసుకుంటావో